నమస్కారం ఏమి కావాలండి మీకు మీరు బుక్స్ మీద ఏమన్న మీ పేరు కానీ లేకపోతే దాంట్లో ఏమన్న చింపడం కానీ ఏమన్న చేసారా సరే తీయండి బుక్స్ చూస్తాను ఇవి బాగా ఉన్నాయండి మీకు ఇప్పుడు ఏ పుస్తకాలు కావాలి వీటి బదులు ఉన్నాయి చూడండి వీటిల్లో ఏ టెక్స్ట్ బుక్ కావాలో మీకు ఎస్ఎస్సీవి ఉన్నాయండి సీబీఎస్సివి లేవు చూడండి ఇదేనా సరే అండి రెండు వందలు అయితాయండి రెండు టూ సెట్స్కి అయితే ఇప్పుడు ఇదా ఇంగ్లీష్ బదులు ఏమి ఇయ్యాలండి సరే అవి కూడా రెండు సెట్లా లేకపోతే అది ఒకటే కావాలా అండి అవి రెండు సెట్లు మూడు వందల చి రెండు వందల యాభై అవుతాయండి సరే ఇదిగోండి మొత్తం కలిపి నాలుగు వందల యాభై అయ్యింది అండి ఇదిగోండి మీ యా మీ యాభై రూపాయలు ధన్యవాదాలండి వచ్చినందుకు ఏంటండి